భారతదేశం అనేది వివిధ సంస్కృతులు మరియు మతాల యొక్క భూమి ఈ వివిధ సంస్కృతిల మరియు మతాలు భారతదేశంలో అనేక పండుగలు మరియు సెలవులకు దారితీసాయి భారత్ దేశంలోని అత్యంత ముఖ్యమైన పండుగలు మరియు సెలవులు దీపావళి అనేది భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ మరియు ప్రకాశంవంతమైన పండుగ ఇది దుర్మార్గులపై మంచి విజయానికి గుర్తుగా జరుపుకుంటారు ఈ పండుగలో ప్రజలు తమ ఇళ్ళను దీపాలతో అలంకరిస్తారు మరియు స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో కలిసి పండుగను జరుపుకుంటారు హోలీ అనేది స్నేహం మరియు ఐక్యత యొక్క పండుగ ఇది వసంత రుతువు యొక్క ఆరంభాన్ని సూచిస్తుంది ఈ పండుగలో ప్రజలు ఒకరికొకరు రంగులతో పిచికారి చేస్తారు మరియు స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో కలిసి ఆడుతారు శ్రీరామనవమి అనేది రాముడు జన్మించిన రోజున జరుపుకునే హిందూ పండుగ రాముడు ఒక ధర్మపరుడైన రాజు మరియు హిందువులకు ఒక ప్రధాన దైవం ఈ పండుగలో ప్రజలు రాజమండ్రి విగ్రహాలను పూజిస్తారు మరియు రామాయణం నుండి కథలను చదువుతారు బక్రీద్ అనేది ముస్లింలు జరుపుకునే పండుగ ఇది ప్రవక్త మహమ్మద్ యొక్క అవును బలి ఇచ్చిన రోజును జరుపుకుంటుంది ఈ పండుగలో ముస్లింలు ఒక ఆవును బలి ఇస్తారు మరియు మాంసాన్ని కుటుంబ సభ్యులు మరియు ప్రజలతో పంచుకుంటారు మహాశివరాత్రి అనేది శివుడు జన్మించిన రోజును జరుపుకునేది హిందూ పండుగ శివుడు హిందువులకు ఒక ప్రధాన దైవం ఈ పండుగలో ప్రజలు శివుని పూజిస్తారు మరియు రాత్రిపూట జాగరణ చేస్తారు ఈ పండుగలు మరియు సెలవులు భారత్దేశ సంస్కృతి మరియు చరిత్రలో ఒక ముఖ్యమైన భాగం వారు భారత్దేశ ప్రజల ఐక్యత మరియు సంస్కృతి యొక్క వైవిధ్యాన్ని ప్రతిబంబిస్తాయి